నా పేరు నందమూరి సుజిత నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను మా అమ్మ గారి పేరు నందమూరి భానుమతి మా నాన్నగారి పేరు నందమూరి చిన్ని కృష్ణ నాకు ఒక అన్నయ్య అక్క ఉన్నారు అక్కపేరు నందమూరి సత్యవతి మేము ఐదుగురం నాకు మ్యారేజ్ అయింది నాది రాజమండ్రి మా హస్బెండ్ పేరు పూలకొండ దేవా నాకు ఇద్దరు పిల్లలు పూలకొండ రాహుల్ పూలకొండ సుహిత్ హర్ష అన్నయ్యకి మ్యారేజ్ అయింది వదిన పేరు నందమూరి సంధ్య పిల్లల పేరు నందమూరి కృష్ణ చైతన్య నందమూరి రోహిత్ మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు మేము అన్నదమ్ముల పిల్లలం అన్నయ్య ఇక్కడే ఉంటాడు నేనేమో రాజమండ్రిలో ఉంటాను